గుడ్ మార్నింగ్ అమ్మ చెప్పు టీసీనా ఏ ఇయర్ అమ్మ నువ్వు నీపేరు ఏంటి

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా కాలేదు నువ్వు మొన్న మొన్ననే జాయిన్ అయ్యి అప్పుడే టీసీ అడుగుతున్నావా ట్రాన్స్ఫర్ అయితే ఏంటమ్మ ఇక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి కదా నువ్వు ఇక్కడికి వెళ్ళి స్టే చేయచ్చు కదా ఓకే అమ్మ మరి నీ ఇయర్ లాస్ అవుతుంది కదా నువ్వు ఇప్పుడు మధ్యలో వెళితే వన్ మంత్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా నీకు ఇప్పుడు నువ్వు ఉండట్లేదు అంటే మీ పేరెంట్స్ చెప్పిర్రా అట్లా టీసీ తీసుకోమని వేరే కోర్సా నువ్వు ఇంకా స్టార్టింగ్ ఫీజ్ పే చేయలేదమ్మ ఇక్కడ నువ్వు అప్పుడే టీసీ అడిగితే ఎట్లా టూ ఇయర్స్ది పే చెయ్యి మరి పే చేసి తీసుకో సగం ఎప్పుడు పే చేసినావమ్మ నువ్వు కనీసం ఇంతకింత కూడా చేయలేదు మీ పేరెంట్స్ ఆ రోజు ఏం చెప్పిర్రు మెల్లగా మేం చేస్తాం అమ్మ అని చెప్పిర్రు కానీ అసలు పే చేయలేదు డ్రాప్ అవుతున్నావు ఓకే మరి నీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తుండే కదమ్మా ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఎవరు వస్తారు చెప్పు కాలేజ్ మారి ఇయర్ ఎండింగ్లో కాలేజ్లో ఎవరు జాయిన్ అవ్వరు కదా నువ్వు పే చేయలేవు కానీ మా మా గురించి కూడా ఆలోచించు కదా మాకు ఎవరు జాయిన్ అవుతారు నీ ప్లేస్లోనువ్వు స్టార్టింగ్ వెల్లిపోయి ఉంటే మాకు ఒక స్టూడెంట్ ఉంటుండే కదా ఫుల్ స్ట్రెంత్ ఉంటుండే కదా లేదమ్మా ఇక ఫైనల్ ఆప్షన్ ఏంటంటే నువ్వు ఫీజ్ అన్నా కట్టు ఫీజ్ కట్టి తీసుకపో లేదంటే టూ ఇయర్స్ది కట్టు లేదంటే ఇక్కడ చదివేసేయి ఇవి రెండు ఆప్షన్స్ ఇక సరే మరి మీ పేరెంట్స్ని తీసుకునిరా మాట్లాడదాం రేపు చూ చూద్దాం ఓకే అమ్మ ఓకే